ఒక చిన్న ట్రిప్కి ట్యాక్సీ బుక్ చెయ్యాల్సి వచ్చింది ఆ సమయంలో నేను దగ్గరలోని ఒక డ్రైవర్కి కాల్ చేశాను కానీ అతను అప్పట్లో ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు అప్పుడు మరో డ్రైవర్కి కాల్ చెయ్యాల్సి వచ్చింది అంతలోనే నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాము ఎంతమంది వెళ్తున్నామో ఎంత సమయం పడుతుందో అన్నది ముందుగానే చెప్తే డ్రైవర్లు బాగా ప్లాన్ చేసుకోవచ్చు ఆ సమాచారం వాళ్ళకి చాలా అవసరం అది అందించకపోతే ట్యాక్సీ బుక్ చెయ్యడంలో చాలా ఇబ్బంది పడతాము అందుకే నా అభిప్రాయం ప్రకారం ఎవరైనా ట్యాక్సీ వ్ బుక్ చెయ్యాలి అనుకుంటే ముందుగా టైం లొకేషన్ అన్ని స్పష్టంగా చెప్పాలి అప్పుడు డ్రైవర్కి కూడా ప్లాన్ చెయ్యడానికి సులభంగా ఉంటుంది ఇది ప్రయాణం సులభంగా జరిగేలా చేస్తుంది